నేను గూగుల్ మ్యాప్స్ వా వాడుతాను ఎక్కువ ఏమిటంటే ఇప్పుడు నేను ఎక్కడికన్నా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్న సరే నేను వాళ్ళని లొకేషన్ షేర్ చెయ్యి అని చెప్పి చెప్తాను అలా నేను లొకేషన్ షేర్ చేసినప్పుడు నేను ఆ గూగుల్ గూగుల్ మ్యాప్లో ఆ లొకేషన్ చూసుకోని నేను వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను ఈజీగా అవ్ అవుతుంది అది ఇంకా ఏమిటంటే అది కరెక్ట్ సరైన దారైతే చూపిస్తుంది అలాగే ఇంకా ఏమిటంటే మనం వెళ్ళడానికి కూడ అది త్వరగా ఎవర్ని అడుగకుండా మనం డైరెక్ట్గా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మనం పక్కన మనుషులని సహాయం అడిగేకన్నా డైరెక్ట్గా మనం వెళ్ళడానికి అది సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను అది ఖచ్చితంగా మంచి దారి అలాగే కరెక్ట్ వే చూపిస్తుంది అని నేను అనుకుంటున్నాను